ఎస్ ఎస్ టూరిస్ట్ కోదండ టూరిస్టే చెప్పండి ఓకే ఓకే అండి మీరు చిత్తూరు నుంచి తిరుమలకు వెళ్ళాలంటే నియర్లీ ఒక సెవంటీ కిలోమీటర్స్ ఉంటుందండి సెవంటీ టు ఎయిటీ మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు మీరు వెళ్ళాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మేము మా డీటెయిల్స్ అన్నీ చెప్తాము మీకన్నీ మేము గైడ్లాగా ఉండి మీకన్నీ మేమే చేసుకుంటాము మార్నింగు వెళ్ళిపోతారు మీరక్కడ వెళ్ళుకుని మేమే మీకు దగ్గరుండి మీకు శ్రీవారి దర్శనం కల్పిస్తాము మా తరుపున మాకక్కడ ఉన్నారు మా మేనేజుమెంటు

మళ్ళీ మీకు అక్కడ మీకు కావాలంటే అక్కడ కొన్ని కొన్ని ప్రదేశాలు మంచి మంచి ప్రదేశాలన్నీ మీకు చూపిస్తాము మేమే

డ్రైవర్దంతా మేమే చూసుకుంటామండి డ్రైవర్కి థౌసండ్ ఫైవ్ హండ్రడ్ ఇవ్వాలి అప్ అండ్ డౌన్కి డ్రైవర్కి థౌసండ్ ఫైవ్ హండ్రడ్ ఇవ్వాలండి మీరు మాకు మీరు మార్నింగ్ నించి మాకు మీరు మాకు ఫైవ్ అవర్స్కి మీరు మాకు టూ త్రీ థౌసండ్ పే చేయాలండీ అన్నీ మేమే మీకు కల్పిస్తాము మీరు ఫైవ్ అవర్స్కి మాకు త్రీ థౌజండ్ పే చేయాలండి అలాగే మీరేన్ని మీదెన్ని మీరేన్ని గంటలకన్నా మీరు మా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు మేము టెక్స్ట్ చేస్తాము మీరు మా ఇక్కడ మా చిత్తూరులోనే మా ఆఫీసుంది మీరక్కడొచ్చి కాంటాక్ట్ అయినారంటే మేమిక్కడ నుంచే తీసుకువెళ్తామండి మా దగ్గర అన్ని వెహికల్స్ అవైలబుల్లో కూడా ఉంటుంది ఆరు నుండి ఏడుమందుంటారా మీరు ఏడుమందంటే ఒక సెకనండి మేము చూస్తున్నాము చెక్ చేసి చెప్తాము మీరు ఏడుమందా పిల్లోలు ఎంతమంది ఏడు మంది అందరు కాలేజ్ స్టూడెంట్సేనా అవును మీరు ఏడు మందంటే మొత్తం మీరోకా టువల్వ్ థౌజండ్ పర్ పే చేయాలండి అక్కడే తీసుకువెళ్తారు ఫుడ్డు మాత్రం మేము పెడతామండి అక్కడ మీ పై ఖర్చులన్నీ మీరే చూసుకోవాలండి దానికి మాకెటువంటి సంబంధం లేదు మిమ్మల్ని సేఫ్గా తీసుకువెళ్ళి సేఫ్గా తీసుకువచ్చే బాధ్యత మా యొక్క కోదండ టూరిస్టు గైడుతో గైడ్ కంపెనీదే అండి

మీరొచ్చి మా ఆఫీస్ దగ్గరికి వచ్చి కాల్ చేయండి ఎవరన్నా నా పేరు చెప్పండి అక్కడ ఒకవేళ నేను అవైలబిలిటీ లేదంటే కూడా అక్కడ చెప్పండి నేను మాట్లాడతానండి అంతా ఏదైనా డౌటుంటే నేను నా నెం నెంబరు టెక్స్ట్ చేస్తాను దానికి కాల్ చేసేయండి ఓకే సార్ థ్యాంక్ యు సార్